అవును సార్ మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఇప్పటి నుండి టోకెన్ సిస్టమ్ ప్రారంభించబోతున్నామండి మీరు కౌంటర్ వద్ద ఆర్డర్ ఇవ్వగానే ఒక టోకెన్ నెంబర్ ఇస్తాం మీ ఆర్డర్ సిద్ధమవ్వగానే ఆ టోకెన్ నెంబర్ మేము అనౌన్స్ చేస్తాము లేదా స్క్రీన్ పైన డిసప్లే చేస్తాం అవును సార్ మీరు కాస్త రిలాక్స్గా కూర్చోండి మేము టోకెన్ అనౌన్స్ చేస్తాము అప్పుడు మీ ఆర్డర్ వచ్చి తీసుకెళ్ళండి ఇంకొద్ది రోజుల్లో ఇది పూర్తిగా అమల అవుతుంది సార్ మాకు కూడా స్పీడ్గా పనిచేయడంలో ఇది సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను